మా స్నేహితులతో మా కుటుంబంతో గానీ ఒక సందర్భం అంటే ఒక పెళ్ళి గానీ ఒక ఫంక్షన్ గానీ ఏమైన జరిగినప్పుడు మనం ఎలా చేస్కుంటామంటే యాడికన్న రావడం పోవడం గాని ఒక ఇలాంటివి మనకి వాల్ రావాలి వీల్ రావాలని మనం ఎదురు చూస్తూ బాగా సంతోషంగా గడుప్కుంటాం అప్పుడప్పుడు ఏమైనా ఒక పండగలు గానీ వచ్చినప్పుడు మనం ఒక గుడికెళ్ళడం గానీ ఒక ఫంక్షన్కెళ్ళడం గానీ ఇలా వెళ్తూ ఉంటే మనకి ఎంతో సంతోషంగా బాగుంటుంది అంటే ఈ పండుగలో మళ్ళీ మళ్ళీ రావాలని ఎదురు చూస్తూ ఉంటాం ఈ విధంగా ఏదైనా విజయాలు గానీ ఇప్పుడు ఒక మన హాస్టల్లో చదివినప్పుడు మన స్కూల్లో కాలేజ్లో చదివినప్పుడు కబడి ఖోఖో ఆ దాంట్లో పోటీలు పెట్టినప్పుడు దాంట్లో విజయం సాధిస్తే మనం అరె మనకెంతో సంతోషంగా అనిపిస్తుంది ఈ విధంగా మనకు ఎన్నో విజయాలంటు సాధిస్తూ ఉంటాయి ఇప్పు ఇప్పుడి నేను అనంతపురం కురుగుంటలో ఎన్నో ఆటలాడినాం దాంట్లో కూడా నేను ఒక విజయవంతంగా గెలవాలని ఎన్నో మనం సాధించుకున్నాను ఇంకా మనం ఈ విలాంటి విజయాలు ఇంకా మనం ఇంకోసారి ఆడాలి ఆట అనే రకంగా మనకి అనిపిచ్చింది కానీ ఇప్పుడు మనం ఆడలేము కానీ ఒక పెళ్ళికి వెళ్నప్పుడు మన పెళ్ళికి వెళ్నప్పుడు మా టీచర్లు గానీ మేము గానీ మా ఫ్రెండ్సు మా ఆయన మా పిల్లలతో వెళ్ళి అంతా బాగా కలుసుకున్నాం వెళ్ళి బాగా జరుపుకొని ఇంకా ఇలాంటి విజయాలు గానీ ఇలాంటి పెళ్ళి సందర్భాలు గానీ ఒక ఫంక్షన్ గానీ ఒక బర్త్ డే గానీ ఒక ఇంటికి పోవాలన్నా ఏమైనా ఫంక్షన్ చేయాలంటే కూడా మళ్ళీ మళ్ళీ పోవాలనిపిస్తుంది ఇంకా మనం చేస్తే బాగుంటుంది ఇంకా పోవాలనిపిస్తుంది మనకెంత కష్టంలో ఉంటే కూడా కొంచం మైండ్ రిలీఫ్ అనేది ఉంటుంది మనకి ఈ విధంగా మనం పోతే మనకింత ఎంతో బావుంటుంది ఇంకా మనం వెళ్ళాలి పోవాలి మనవొళ్ళంటు మనకి ఇంకా బాగా తెలుస్తుంది అరే మనతో వస్తే కొంచం మైండ్ రిలీఫ్ కూడా బాగుంటుంది ఆడికెళ్తే టైం పాస్ అవుతుంది హ్యాపీగా ఉంటాం అనే రకంతో కూడా వెళ్ళి ఫంక్షన్కెళ్ళి జాలీగా చూస్కొని తిరిగి ఇంటికి వస్తూ ఉంటాం మళ్ళీ పోవాలంటే మళ్ళీ ఇంకోసారి పోవాలంటే కూడా మనకి అరె ఆ రోజు వెళ్ళినాము కదా ఈ రోజు మనకింకా బాగుంటుంది మనం పోవాలి అని అనుకుంటాం